మా ప్రాంతంలో ఉన్న బాగా పేరున్న సినిమా థియేటర్లేవనగా బుజంగ థియేటర్ ఇది చాలా అరుదైన అలాగే చాలా ఫేమస్ అయిన థియేటర్ అలాగే మా సమీపంలో ఉన్న థియేటర్ ఇంకొక థియేటర్ ఏంటంటే సూపర్ మూవీ థియేటర్ ఇందులో ఇది చాలా పాతకాలం నుండి ఉన్నది కాబట్టి ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న థియేటరు అలాగే ఇంకొకటి కెలోత్రాచు ఈ థియేటర్లన్నీ మాకు చాలా సమీపంలో ఉంటాయి ప్రతీ నెలలో ఒకాటి లేదా రెండుసార్లు నేను నా స్నేహితులతో కలిసి కానీ నా కుటుంబంతో కలిసి కానీ సినిమాలు చూడటానికి వెళ్తూ ఉంటాము ఈ సినిమాలు చూడ్డం వల్ల నాకు కలిగే ఆనందమూ విశ్రాంతి ఎవ్ ఎక్కడా దొరకవు ఈ సినిమాలు చూడటం వలన నన్ను ఒక కొత్త ప్రపంచంలోనికి నన్ను తీసుకు వెళ్తాయనే అనుభూతి నాకు లభిస్తుంది ప్రస్తుతం బ్రతుకుతున్న ప్రపంచం నుండి వేరొక ప్రపంచంలోనికి తీసుకెళ్ళి మంచి ఆనందాన్నీ సంతోషాన్నీ కలగజేయడంలో ఈ సినిమాలు నాకు ముఖ్య పాత్రను వహిస్తున్నాయి నా నిజజీవితంలో సినిమాలు చూసినంతసేపు ఆనందంగా ఉండటం తప్ప బాధపడిన సందర్బాలనే లేవు ఈ సినిమాలు ఎప్పుడూ తరచుగా చూడటానికి ఇష్టపడతూ ఉంటాను మా ఊళ్ళో నాకు ఉన్న ఈ మూ టు థియేటర్లూ చాలా ఆనందాన్నిస్తాయి అలాగే విశ్రాంతినీ వినోదాన్ని కూడా నాకు అందిస్తాయి ఎప్పుడూ సినిమాలు చూట్టం అంటే చాలా ఇష్టం నా స్నేహితులో కలిసి అయినా నేనిక్కదాన్నే వెళ్ళీ అయినా సరే చూడటమంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒక కొత్త అనుభూతినీ మనశ్శాంతినీ మనకు సినిమాలు అందిస్తాయి అలాగే గొప్ప హాస్యాన్నీ గొప్ప ప్ర తెలుగు సాహిత్యాలనీ అలాగే మనసుకు హత్తుకుపోయే కథలతో సినిమాలు మ్ మనల్ని ఆకర్షిస్తాయి ఒక కొత్త లోకంలోనికి మనల్ని తీసుకెళ్తాయి ఆలోచింపచేస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఇంకా అనేక విధమైన అనుభూతులను మనకు కలుగజేస్తాయి కాబట్టి సినిమా థియేటర్లకు వెళ్ళటమన్నా సినిమాలు చూట్టమన్నా ఎంతో ఇష్టపడతాను నేను